మీరు ఆదేశించిన సందర్భాన్ని అనుగుణంగా మీరు స్వయంగ మీ యూఏఎన్ రూపొందించుకోవడానికి నేను ఇటీవల రెంండొందల ఇరవై రెండు కోర్సులను పూర్తి చేసి ఉద్యోగంలో చేరాను ఇప్పుడు నాకు యూఏఎన్ అవసరం దయచేసి దయచేసి వినండి నేను ఈపిఎఫ్ఓ సభ్యుల పోస్టర్లను సంప్రదించాను అందులో హోమ్ హోమ్ పేజీ ఉన్న డైరెక్ట్ యూఏఎన్ అలాట్మెంట్ బై ఎంప్లాయస్ అనే స్టేట్మెంట్కి నావిగేట్ చేశాను అక్కడ నా ఆధార్ నంబర్ను నమోదు చేసి ఓటీపీ ద్వారా ధృవీకరించాను ఆ తర్వాత నేను వ్యక్తిగత వివరాలను నా పేరు పుట్టిన తేదీ చి చిరునామను మరియు ఉపాధిక సందర్ సంబంధించిన వివరాలు ఉద్యోగ ప్రారంభం తేదీ కంపెనీ పేరు జీతం వివరాలు సరిగా ఇచ్చాను ఇవా ఇవన్నీ సంప్రదించిన తర్వాత నాకు నాకు నా యూఏఎన్ నెంబర్ మ మగురు లాగిన్ అయ్యింది ఈ ప్రక్రియలో అవసరమైన సమాచారం ఏమిటంటే ఆధర్ నంబర్ ఆధర్తో లింక్ అయిన నెంబర్ ఉద్యోగ వివరాలు బ్యాంకు ఖాతా వివరాలు ఇదే విధంగా మీరు కూడా యూఎన్ యూ యూఏఎన్ స్వయంగా రూపొందించాలనుకున్న రూపొందించుకోవచ్చు